తెలుగులో రాసే ఎక్కువమంది మాట్లాడేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడతారు ఎందుకంటే వాళ్ళకు సరిగా తెలుగు రా రాదు కాబట్టి తెలుగులో మాట్లాడేటప్పుడు చాలా ఎన్నో బద్దు ఇబ్బందులు పడుతు ఉంటారు ఆ ఇబ్బందులని ఎట్లా చేయాలంటే వాళ్ళు తెలుగు సరిగా ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకోవాలి తెలుగు మాట్లాడడం వల్ల ఎన్నో తెలుగు తెలుగు నేర్చ్ తెలుగు నేర్చుకొని మంచిగా మాట్లాడేటప్పుడు ఏ ఇబ్బందులు రావు తెలుగు కొందరు విద్యార్థులు తెలుగు మాట్లాడేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎన్నో మార్పులు ఉంటాయి వాళ్ళకు సరిగా వర్ణమాల రావు సరిగా తెలుగులో ఎట్లా పదాలని పలకడం కూడా రాదు దానివల్ల వాళ్ళు కొన్ని పదాలు తప్పుగా చెప్తు ఉంటారు దీనివల్ల వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇబ్బందులు పడుతు ఉంటారు విద్యార్థులు పదాలని సరిగా పలకరు పలకరు అంటే తమ ఉపాధ్యాయులు వెళ్ళి తెలుగును మంచిగా నేర్చుకోవాలి ఒకవేళ ఉపాధ్యాయులు మంచిగా చెప్తు చెప్తు ఉంటే విద్యార్థులు మంచిగా ఆ పదాలని పలకడం నేర్చుకొని తెలుగులో మంచిగా మాట్లాడు మాట్లాడుతు ప్రారంభిస్తారు ఆ మంచి ప్రారంభించటంతో కొన్ని ఇంకా కొన్ని రోజు అంతా వాళ్ళు తెలియవు బ్రహ్మాండంగా మాటలు మాట్లాడుతు ఉంటారు దానివల్ల తెలుగు తెలుగు మాట్లాడేటప్పుడు ఏమీ ఇబ్బందులు రావు తెలుగులో ఇబ్బందులు తెలుగు మంచిగా మాట్లాడాలి అంటే వాళ్ళు మంచిగా తెలుగు పదాలని నేర్చుకొని వాళ్ళు ఎలా పలకడంలో ఉపాధ్యాయులని అడగాలి దీనివల్ల ఎప్పుడు ఏ పదాన్ని ఎలా పలకడం ఇబ్బంది కాదు వారి ఉపాధ్యాయులని అడుగుకొని ఆ ఆశలు కొన్ని కొన్ని కానీ ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు ఆ పదాలని సరిగా విని సరిగా పలకడం నేర్చుకోవాలి ఉపాధ్యాయుల సలహా ఎప్పుడు చె వినాలి యా యిలె ఇంకా తెల తెలుగులో రాసేటప్పుడు ఎంతోమంది తప్పు రాస్తు ఉంటారు వాళ్ళకు అచ్చులు హల్లులు అవి ఇవి తెలియవు కానీ వాళ్ళు ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు దీన్ని ఎలా చేయాలంటే వాళ్ళు తెలుగులో సరిగా వర్ణమాల నేర్చుకుని విద్యార్థులు ఇంకా ఇలా రాయి ఈ పదాన్ని ఎలా రాయాలి అని నేర్చుకోవాలి తెలుగులో రాసేటప్పుడు చాలా శ్రద్ధతో ఏకాగ్రతతో రాయాలి ఎందుకంటే ఏదైనా తప్పు అయితే ఆ పదం పలకడం కూడా మారిపోతుంది దీనివల్ల రాసేటప్పుడు ఎవరన్నా చదివితే ఇబ్బందులు పడుతు ఉంటారు అందుకు రాసేటప్పుడు చాలా ఏకాగ్రతతో స్పందనతో రాయాలి వారు రాయడం ఇలా నేర్చుకొని ఉంటే వారు చిన్నప్పుడు మన పాఠశాలలో వర్ణం తెలుగు వర్ణమాల నేర్చుకునే ఉండాలి ఎందుకంటే వర్ణమాలలో తెలుగు మాట్లాడటం ఎలా రాయడంలో తెలుసుకుంటారు అందుక అందు అందుకని తెలుగు రాసేటప్పుడు చాలా ఏకాగ్రతతో రాయాలి తెలుగు తెలుగు అనేది తెలుగు చ రాయడం చాలా సులువు ఒకవేళ మీకు ఎన్నో ఒకవేళ మీరు మంచిగా నేర్చుకుంటే దాన్ని రాయడం ఎంతో సులభం అందుకని మనం మంచిగా నేర్చుకొని ఇతరులకు సహాయం చేయాలి తెలుగు రాసేటప్పుడు ఏ పదాన్ని ఎలా రాయడం ఏ పదానికి ఏ ఏ వత్తు రావడానికి మనకు మనసులో మనసు తెరుసు ఉండాలి అందు అప్పుడే మనం తెలుగుని సరిగా రాసె రాయగలము ఏ పదాన్ని ఎలా ఏ పదాన్ని ఎలా పలకాలి ఏ పదాన్ని ఎలా రాయాలి మనకు తెలిసి ఉండాలి అందుకని మనం తెలుగు రాసే చిన్నప్పుడే పాఠశాలలో తెలుగు మంచిగా నేర్చుకుండాలి దీనివల్ల మనకు పెద్ద అయిన తర్వాత తెలుగులో మాట్లాడేటప్పుడు